నాకు అన్ని గేముల కంటే కూడా ఖోఖో అంటే చాలా ఇష్టం ఎందుకంటే అది అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఆడతాం మా స్కూల్లో అండ్ కాలేజీలో కూడా మేము అదే గేమ్ ఆడే వాళ్ళం ఖోఖో ఆడేటప్పుడు మాకు చాలా ఆనందం కలిగేది మేము చాలా సార్లు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఆడేటప్పుడు వాళ్ళని మేము టచ్ చేయడం మమ్మలని వాళ్ళు టచ్ చేయడం ద్వారా మేము అరిచే వాళ్ళము మాకు ఆహ్లాదం అనేది కలిగేది మా శారిరికంగా కలిగేది ఇలా మేము ఆడేటప్పుడు మా పీటీ మాస్టర్ మమ్మలని చూసి తిట్టేవాడు కొట్టవద్దండి మెల్లగా టచ్ చేయండి అని చెప్పేవాడు ఎందుకంటే ఆయన గర్ల్స్ బాయ్స్ని సెపరేట్ చేసి అంటే గర్ల్స్కి రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన అందువలన మేము ఏదైనా పోకిరి చేష్టలు చేస్తామని చెప్పి అలా చెప్పేవాడు మేం మాత్రం ఫ్రెండ్లీగానే ఆడేవాళ్ళము వాళ్లతో కాకపోతే అమ్మాయిలు మాతో కొంచం రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు కొంత మంది మాత్రమే కొంతమంది ఫ్రెండ్లీగా ఆడేవాళ్ళు మేము మొత్తం పదకొండు మంది ఆడేవాళ్ళము దాంట్లో తొమ్మిది మంది సిట్టింగ్లో ఉంటాము ముగ్గురు ఎక్స్ట్రా ప్లేయర్స్గా ఉండేవాళ్ళు ఆడేటప్పుడు వేరే వాళ్ళు వేరే వూరు వాళ్ళు వేరే స్కూల్ వాళ్ళు వచ్చి మాతో ఆడేవాళ్ళు వాళ్లతోను మేము గెలిచేవాళ్ళము చాలా సార్లు కొన్నిసార్లు ఓడిపోయే వాళ్ళము ఈ స్కూల్ కాంపిటీషన్లో జరిగేటప్పుడు వేరే జెడ్పీసీహెచ్సీ హై స్కూల్ నుంచి వచ్చినవాళ్లు కాంపిటీషన్స్ జరుగుతు ఉండేవి అక్కడ మేము వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఆడతాం మరియు బెట్టింగ్లు పెట్టుకుంటాం కప్సు ఇస్తారు మా ఎంపీపీ ఒకసారి మాకు జోనల్స్లో గెలిచినందుకు గాను కప్స్ ఇచ్చారు మరల మేము హై స్కూల్లో జాయిన్ అయ్యాం హై స్కూల్ల్లో కబడ్డీ బాగా ఆడేవాళ్ళం ఖోఖోను ఆడేవాళ్ళం ఇంకా కబాడ్డీ గురించి చెప్పాలంటే మేము ఆరుమంది చాలా కోఆర్డినేట్తో ఆడేవాళ్ళం ఎక్కడ వెళ్ళిన మేమే కప్పు గెలిచే వాళ్ళము అలా గెలిచినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉండేది అప్పుడు ఫైకా గేమ్స్ అనేసి ఒకా ఈవెంట్ పెట్టారు ఆ ఈవెంట్లో మేమే గెలిచాము మేము గెలిచిన తర్వాత మాకు మా మండల జెడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళు కప్ తీసుకొచ్చి ఇచ్చారు మేం దాన్ని మా స్కూల్ పీటీ రూంలో పెట్టాము దాని తర్వాత మేము వాలీ బాల్ కానీ ఫుట్బాల్ కానివ్వండి హ్యాండ్ బాల్ కానివ్వండి బాస్కెట్ బాల్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా ఆడేవాళ్ళము ఆఫ్టర్ ఎయిత్ మేము హ్యాండ్ బాల్ ఆడడం మొదలు పెట్టాము హ్యాండ్ బాల్ ఆడడం అంటే అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే అపోజిట్ వాళ్ళు మనకంటే హైట్గాను బలవంతం బలంగాను ఉంటే మనం మనకంటే ఎక్కువ గోల్స్ వేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాబట్టి బాగా తిని మేము లావుగా ఉంటే మాత్రమే ఫిట్గా ఉన్నంత మాత్రమే మేము వేయగలము గోల్స్ని కొన్నిసార్లు మేము ఇంటర్ జోనల్స్ ఆడాము ఆ ఇంటర్ జోనల్స్లో మేం కప్పు గెలిచాము యాక్చువల్గా అయితే సెమిస్లో ఓడిపోయే ఓడిపోవాల్సింది ఎందుకంటే నా చేతికి దెబ్బ తగిలి ఉంది అప్పుడు నేను చాలా బాధ పడినాను మా పీటీ సార్ కూడా మమ్మలని చూసి తిట్టాడు ఎందుకు పడిపోయావు అని చెప్పి ఎందుకంటే మా అపోజిట్ టీమ్ వాళ్ళు కాలు పెట్టేసారు అడ్డంగా దానివల్ల నేను పడిపోయాను పెద్ద గొడవ జరిగింది మరల ఇంటర్జోనల్స్లో మేము విన్నర్స్గా వచ్చాము మాకు ఒక కప్ ఇచ్చారు ఇలా మేము ఆడడం వల్ల స్టేటు నేషనలు ఇంటర్నేషనల్ ఇలా ఆడితే మాకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి కాబట్టి మేము ఎంతో స్పిరిచ్యువల్ అండ్ మోటివ్తో ఆడేవాళ్ళం అలా ఆడడం ద్వారా మాకు మంచి ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రెస్ రిలీఫ్ అయ్యేది మేము ఒకసారి వాలీబాల్ అనేది ఆడేటప్పుడు పక్క ఊరి వాళ్లతో ఆడాము పొంగల్కి దీపావళికి ఇలా ఆడతా ఉంటాం మాములుగా ఒకసారికి పొంగల్కి ఆడేటప్పుడు మా ఫ్రెండ్కి దెబ్బ తగిలింది దెబ్బ తగిలినప్పుడు అతని చేయి పూర్తిగా విరిగిపోయింది ఎందుకంటే బాల్ మరీ అంత ఫోర్సుగా వచ్చింది అప్పుడు పుత్తూరుకు వెళ్ళికట్టు కట్టుకున్నాము కట్టు కట్టుకొని మరలా తిరిగి ఇంటికి వచ్చాము అతనికి ఆడిన వాళ్ళంత కలిసి కొంతమేరకు డబ్బు వేసి ఇచ్చాము మెడికల్ ఖర్చులు అయ్యేటివి తనకి ఇంటి ఖర్చులు ఏమన్నా ఉంటే అయ్యే దానికి మేము డబ్బులు ఇచ్చాము దాని తర్వాత మేము బ్యాస్కెట్ బాల్ ఆడాము టెంత్ క్లాస్లో టెంత్ క్లాస్లో మా క్లాస్లో అందరు హైట్గా ఉండేవాళ్ళు హైట్గా ఉండేవాళ్ళు కాబట్టి గోల్స్ బాగా ఈజీగా వేసేవాళ్ళు ఎందుకంటే నేను పొట్టి వాన్ని నాకు సరిగా గోల్స్ వేయటం రాదు వాళ్ళయితే చాలా బాగా వేసేవాళ్ళు వాళ్ళు వేసినప్పుడు మా పీటీ సార్ కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా చూసి చాలా ఆనందంగా అరిచేవాళ్ళు మమ్మలని మోటివేట్ చేసే వాళ్ళు అలా మేము చాలా హ్యాపీగా ఆడుతు ఉండే వాళ్ళము మా ఫ్రెండ్ ఒకడు నేషనల్కి సెలెక్ట్ అయ్యాడు తనకి జాబ్ కూడా వచ్చింది ఎయిర్ఫోర్స్లో తను జాయిన్ అయ్యాడు దాని తర్వాత మేము ఇంటికీ తిరిగి వచ్చాము ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మాతో ఎంతో ఆనందంగా మాట్లాడారు మా పీటీ మాస్టరు దాని తర్వాత మేము టెన్నీస్ ఆడతాము టెన్నీస్ కూడా ఇంట్లో పక్కింటి వాళ్ళతో ఆడేవాళ్ళము అది చాలా హ్యాపీగా ఆడతాము ఎందుకంటే దాంట్లో బెట్టింగ్లు కానీ కప్పుల కోసం కొట్టుకోము కాబట్టి మేము చాలా హ్యాపీగా ఆడేవాళ్ళము అలా ఆడుతు ఉన్నప్పుడు ఒకసారి మా ఎదురింటి అబ్బాయి పడిపోయాడు దాని తర్వాత మేము గొడవ వేసుకొని ఆడటం మానేసాము ఇలా చెప్తు ఉంటే ఎంతో ఉంది మేము గేమ్స్ వల్ల మెంటల్గాను ఫిజికల్గాను ఫిట్గా ఉంటాము కాబట్టి మేము పోలీస్కి డిఫెన్స్ జాబ్స్కి కానీ ట్రై చేస్తే ఈజీగా క్వాలిఫై అవుతాము అని మా పీటీ మాస్టర్ చెప్పేవాడు ఇలా మేము ఎంత ఎంతగానో ఇష్టపడి ఆడే గేమ్ ఏదంటే అన్నింటికంటే కూడా వాలీబాలే ఎందకంటే మా ఊళ్ళో ఎప్పుడు మేము కట్టేసి ఆడేవాళ్ళము వాలీబాల్లో మేము ఆరుమంది ఉండేవాళ్ళము వాడు దినేషు వసంతు రాజు ధన రాజు ఇంకో అబ్బాయి ఉండేవాడు వాడి పేరు వాడి పేరు వచ్చి నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు భానుప్రకాష్ భానుప్రకాష్ అనే అబ్బాయి ఉన్నాడు ఇంకా ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లయితే నాకు గుర్తులేవు ఇలా మేము అందరు కలిసి కట్టుగా ఆడేవాళ్ళము మేము ఆడడంలో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది పాజిటివ్గా ఏదైనా థింక్ చేస్తాము పాజిటివ్గా మేము ఆడాలి అని అనుకుంటాము కాబట్టి గెలుపు వచ్చిన ఓటమి వచ్చిన మేము దే రెండింటిని ఒకటే విధంగా తీసుకునే వాళ్ళము అబ్బాయి ఎయిర్ఫోర్స్లో జాబ వచ్చిన అబ్బాయి స్పోర్ట్స్ కోటాలో అతడికి థర్టీ థౌసండ్ సాలరీ వచ్చేది ఎందుకంటే ఆ స్పోర్ట్స్ ఆడడంవల్ల వాడికి ఆ జాబ్ అనేది వచ్చింది అలా మేము వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఎంతోమంది ఎంతోమందిని ట్రైన్ అప్ చేస్తాము మేము మా ఊళ్ళో కుడా అలా మేము కావాలని కోరుకుంటాము ఎందుకంటే మాకు కూడా గవర్నమెంట్ జాబ్ అనేది ఒక సెక్యూరిటీ కాబట్టి ఆ కప్ తీసుకొచ్చినప్పుడు మాకంటే కూడా మా ఊళ్ళో ఉండే వాళ్లంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఇంకా ఇంకా మేము ఆ స్పోర్ట్స్ గురించి చెప్పాలంటే వాలీబాల్ అనేది మేముచాలా ఫ్రెండ్లీగా ఆడేవాళ్ళం ఇతరులతో